హిందు సంస్కృతిలో వివాహము ఒక ముఖ్యమైన సంఘటన ఇది జీవితంలో ఒక కొత్త దశను సూచిస్తుంది హిందు వివాహ వేడుకలు తరచుగా చాలా విస్తృతంగా ఉంటాయి మరియు అనేక రోజులపాటు ఉంటాయి దీనిలో చాలా సాంప్రదాయాలు మరియు ఆచారాలు ఉంటాయి ఇవి ప్రాంతం మరియు కుటుంబం నుండి కుటుంబానికి మారుతు ఉంటాయి సాధారణంగా హిందు వివాహ వేడుకలు ఒక పెళ్ళిచూపులతో ప్రారంభం అవుతాయి ఇక్కడ వధువు మరియు వరుడు మొదటిసారి కలుస్తారు తరువాత నిశ్చితార్థం ఒక చిన్న వేడుక ఇక్కడ వధువు మరియు వరుడు వారి నిశ్చితార్థాన్ని జరుపుకుంటారు వివాహం సాధారణంగా మండపం అనే ఒక ప్రత్యేకంగా అలంకరించబడిన స్థలంలో జరుగుతుంది వరుడు మరియు వ వధువు ఒకరి కొరకు ఒకరు తాళి కట్టడం ద్వారా వివాహం చేసుకుంటారు ఇది భార్యాభర్తల ఐక్యతను సూచిస్తుంది తరువాత వారు గౌరవపు అతిథులకు ప్రసంగిస్తారు మరియు వారి జీవితంలో కొత్త దశను ప్రారంభించడానికి వారికి ఆశీర్వాదాలు కోరుకుంటారు వివాహ వేడుకలలో తరచుగా అనేక ఇతర సాంప్రదాయాలు మరియు ఆచారాలు ఉంటాయి వీటిని కిందివి ఉన్నాయి గృహప్రవేశం వివాహం తర్వాత వధువు మరియు వరుడు పురుషుడి ఇంటికి వెళ్తారు అక్కడ వారు తమ నూతన జీవితాన్ని ప్రారంభించడానికి ఆశీర్వాదాలు పొందుతారు హల్దీ డే వివాహం తర్వాత వధువు మరియు వరుడు తమ కుటుంబం మరియు స్నేహి స్నేహితులతో కొన్ని రోజులు గడుపుతారు ఇది వారి కొత్త జీవితంలోకి సమయాన్ని సర్దుబాటు చేయడానికి మరియు వారి సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఒక అవకాశం హిందు వివాహ వేడుకలు చాలా సంతోషకరమైన మరియు ఉత్సాహకరమైన సందర్భాలు ఇవి జీవితంలో ఒక కొత్త దశను సూచిస్తాయి